నేను జీవనోపాధి కోసం టీచింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను ఎందుకు అని అంటే ఎందుకంటే నేను నేర్చుకున్న చదువుని ఒక పది మందికి అందజేయాలి అని అనుకుంటున్నాను మళ్ళీ ఎందుకు అని అంటే నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను నా నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలి మళ్ళి ఇప్పుడు ట్రెండింగ్లో దానికి మనము అలవాటు పడి ఉండాలి పిల్లలకు నేర్పించాలి వాళ్ళకి చదువు అనేది అందుకోసం నేను టీచింగ్ చూస్ చేసుకున్నాను